మా స్కూల్లో చిన్నగా ఉన్నప్పుడు ఫిఫ్టీన్త్ ఆగస్టు ట్వంటీ సిక్స్ జనవరికి ఆటలు ఆడిపించే వాళ్ళు ఆ ఆటల్లో మేము కబడ్డీ ఖోఖో ఆడేవాళ్ళము ఖోఖో కబడ్డీ అవి ఆడితే బహుమతులు వచ్చేవి అండ్ లే ప్లేయర్సు లెవన్ ప్లేయర్స్ ఉండేది పదకొండు మంది ప్లేయర్స్ ఉండేది వాళ్ళు కబడ్డీ